నేను ఒక కెమెరా లెన్స్ అనేది కొన్నానండి అది చూస్తే అంటే చూసినప్పుడు బాగుంది అంత లెన్స్ గిన్స్ అంతా రివ్యూస్ చూసాను ఒకసారి రివ్యూస్ చూసి కొందామని కొన్నాను కానీ ఇంటి కొచ్చిన తర్వాత చూస్తే అసలు వేస్ట్ అండి అది అసలు ఫోన్ కెమెరా బెస్ట్ అనిపిస్తుందండి ఆ లెస్ లెన్స్తో ఫైవ్ హండ్రెడ్ పెట్టి లెన్స్ కొన్నాను కానీ బట్ ఎం యూస్ ఏమి లేదండి దాని వల్ల దాని బదులు నా ఫోన్ పెట్టి మంచి మంచి ఫొటోస్ తీసుకొవచ్చు అనిపించింది ఇలాంటి ప్రోడక్ట్ని నేను ఎప్పుడు కూడా చూడలేదండి ఇంత వేస్ట్ ప్రోడక్ట్ని నేను చూడలేదండి మీరు కూడా ఒకసారి బాగా చెక్ చేసి ఏదైనా లెన్స్ కొనేటప్పుడు కొంచెం చూసి కొనండి నేను ఊరికే కొని వేస్ట్ అనిపిస్తుంది అండి ఇప్పుడు దానికంటే నా ఫోనే బాగా వస్తుందండి ఫొటోస్